నాకు సంగీత వాయిద్యాలు చాలా ఇష్టం సంగీత వాయిద్యాలల్లో వయోలిన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నేను దాన్ని వాయిస్తాను దాని గురిన్ ఆ సంగీత వాయిద్యం విశిష్ట గురించి ఏమిటి అంటే వయోలిన్ అనేది ఒక తంత్రి సంగీత వా వాద్య పరికరము దీన్నే కొన్నిసార్లు ఫిడేల్ అని కూడా వ్యవహరిస్తుంటారు చాలా వయోలిన్లు బోళ్ళు చెక్క శరీరాన్ని కలిగి ఉంటాయి తంత్రి వాయిద్య కుటుంబాలలో అతి చిన్నది అతి ఎక్కువ శృతి కలది వయోలిన్లో పిక్కోల్లో కిట్ వయోలిన్తో సహా చిన్న వయోలిన్స్ రకం వాయిద్యాలు ఉన్నాయి అయితే ఇవి వాస్తవంగా ఉపయోగించబడవు వయోలిన్ సాధారణంగా నాలుగు తీగలను కలిగి ఉంటుంది కర్ణాటక సంగీతాల్లో సాధారణంగా మందర స్థాయి షడ్జమం సంమందర స్థాయి పంచమం ప మధ్యమ స్థాయి షడ్జమం స పద్యమ మధ్యమ స్థాయి పంచమం ప లకి శృతి చేయబడి ఉంటుంది అలాగే పాశ్చాత్య సంగీతంలో జీ త్రీ డీ ఫోర్ ఏ ఫోర్ ఈ ఫైవ్లకు శృతి చేయబడుతుంది సాధారణంగా దాని తీగలను కామాలతో గీయడం ద్వారా వాయిస్తారు వయోలిన్ మొ మొట్టమొదట పదహారవ శతాబ్దపు ఇటలీలో తయారు చేయబడింది పద్దెం పద్దెంది పంతొందవ శతాబ్దాలలో ఈ పరికరానికి మరింత శక్తివంతమైన ధ్వని ఇవ్వడానికి మరికొన్ని మార్పుల్ జరిగాయి ఐరోపాల్లో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో వయోలా వంటి ఇతర తీగల వాయిద్యాల అభివృద్ధికి ఇది ఆధారం భారతదేశంలో వయోలిన్ ఈస్ట్ ఇండియా కంపినీ ద్వారా వాడుకలోకి వచ్చింది దీనిని ముత్తుస్వామి ము ముత్తుస్వామి దీక్షి దీక్షితార్ సోదరుడైన బాలుస్వామి దీక్షితార్ కర్ణాటక సంగీతంలోకి ప్రవేశపెట్టారు అప్పటినుండి వయోలిన్ పక్కవ పక్కవాద్యముగా పాచుర్యం పొందింది ఎలా వాయించాలి ఎలా వాయించాలి అంటే అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయోలిన్ విమ్ వింద్వాంసు కలవడానికి ఐదు సంవత్సరాలు సాధారణ అవసరమవుతుంది వయోలిన్ వయోలిన్లు వివిధ రకాల కలప నుండి తయారవుతాయి అంత్రము పెర్లాన్ లేదా కృత్రిమ దారం లేదా ఉక్కు తీగలతో వయోలిన్లు కట్టుకోవచ్చు